నాకు ఎక్కువ శాతం శాస్త్రీయ సంగీతం పాటలు వినడం అంటేనే చాలా ఇష్టం అదే ఇప్పుడు కాలంలాటి పాటలంటే అంతగా ఇష్టం ఉండ ఉండదు కూడా ఎందుకంటే ఇప్పుడు పాటలు దాని అర్థం దాని సంగీతం అసలు అర్థమే కాదు అలాంటి పాటలు వినకపోవడమే మంచిది అదే శాస్త్రీయ సంగీతం అనగానే అవి వినే కొద్ది ఇంకా వినాలనిపించే సంగీతం మన ఆధునిక కాలంలో సంగీతం ఎంత బాగుండేదో ఆ పాటల ద్వారా తెలుస్తుంది అందుకే నాకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం ఇప్పటి కాలం నాటి పాటలు ఇష్టమే లేదు కానీ శాస్త్రీయ సంగీతం అనేది చాలా కష్టమైన సంగీతం అవి అప్పట్లోనే చాలా సాధన చేసి పాడటం చాలా సంతోషం అవి చాలా కష్టమైనది కూడా కానీ అవి వింటే మనసుకి చాలా ఉల్లాసాన్ని ఇచ్చే శాస్త్రీయ సంగీతం